నా బలాలు వచ్చేసి నా కన్న తల్లిదండ్రులు వాళ్ళు నా బలం ఎందుకంటే వాళ్ళు నాకు చేదోడుగా వాదోడుగా ఉంటారు అందుకే వాళ్ళు బలం బలం నాకు ఇది అంతే కాకుండా నేనే ఎక్కువ కష్టపడతాను ఆ కష్టపడి స్వయం కృషితో ముందుకి వెళుతుంటాను మళ్ళీ ఎక్కువగా హార్డ్వర్క్ చేస్తుంటాను అది ఎంత కష్టమైన పనైనా నేను ఒక్కదాన్నే చేసుకుంటాను ఎక్కడికి వెళ్ళినా గాని నేను ఎక్కువగా ఒక్కదానినే వెళుతున్నా అంతే కాకుండా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది నాకు బాగా ఉంటుంది అంతే అంతే కాకుండా అందరితోని నేను తొందరగా ఈజీగా కలిసిపోతుంటాను ఇవన్నీ నా బలాలు అంతే కాకుండా ఎప్పుడూ నా మొహంలో నవ్వును కలిగి ఉంటాను ఇది కూడా నా ఒక ఒక రకమైన బలంతో చెప్పవచ్చు నా బలహీనతలు వచ్చేసి నేను ఎక్కువ కోప్పడతాను నాకు కోపం వస్తే నాకు ఆగదు ఎందుకంటే ఎవరైనా నన్నేమి అన్నా మాట అంటే నేను వారితో ఎక్కువగా గొడవ పెట్టుకుంటాను అంతేకాకుండా పెద్ద పెద్దగా అరుస్తుంటాను నా మాటలనేవి చిన్నగా రాకుండా బాగా పెద్దగా గట్టిగా వస్తూ వస్తాయి ఇవి నా బలహీనత నేను వాటి బల బలహీనతలు ఎంత వాటిని మార్చుకోవాలని అనుకుంటున్నా చాలా మంది చెప్పారు ఇవి నీ బలహీనతలు మార్చుకో అని కానీ నేను వినడం లేదు ఎక్కువగా వేరే వాళ్ళు ఏమైనా అంటే వారిని వాటిని తీసుకోకుండా ఎవరైనా నన్నేమి అన్నా అన్నా కానీ నేను వారిని మళ్ళీ కోపంగా చూడటం ఇలాంటివి అనేది నా బలహీనతలు మళ్ళీ ఏమైనా అయినా కానీ దాన్ని వెంటనే యాక్సప్ట్ చేయలేను కొద్దిగా టైం బట్టే యాక్సప్ట్ చేస్తాను ఇవన్నీ నా బలహీనతలు బలహీనతలు కూడా అధిగమించి నా బలాలుగా మార్చుకోవాలని నేను చాలా ట్రై చేస్తున్నాను మెల్లగా చిన్నచిన్నగా మాట్లాడటం మళ్ళీ ఎక్కువ కోపాన్ని తెచ్చుకోకుండా కోపాన్ని అణచుకో అణచుకోవడం ఇలాంటివి నేర్చుకోవాలని అనుకుంటున్నాను నా బలహీనతలను కూడా బలంగా మార్చుకోవాలని అనుకుంటున్నాను నా బలాలు ఏ ఎప్పటిలాగే కంటిన్యూ చేస్తూ నా బలహీనతలు కూడా ఒవర్కమ్ చేసి మంచిగా నాలో ఉన్న లోపాలని సవరించుకుంటూ ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను